ఆ ఎల్లుండి ఎల్లుండి వెన్నస్డే కదా గణేష్ నిమజ్జనం కాబట్టి లాస్ట్ రోజు మనం గణేష్ అక్కడికి పూజకి వెళ్తాం కదా మేము పూజ కోసం ఏదైనా ఆయిల్ డీప్ ఫ్రైది ఏదైనా ఒకటి చెయ్యి లైక్ ఇట్ల గారెలా పునుగుల అట్లుంటుంది దానికి సంబంధించిన ఏమి ఐటమ్సు పడుయో చూడు కొద్దిగా వెరైటీ ఉండేటట్టుగా చేయి పునుగులు అంటే ఇట్లా ఆకుకూరలు అవి పునుగుల్లాగా వేస్తారు చూడు ఆకు కూర బజ్జీలు ఒకటి వేయి ఆ సార్ను కంకుల్ తెమ్మంటా మాక్ మక్కలేయి గారెలు వేయి కొన్ని ఏమో కారం వేసి చేయి కొన్ని ఏమో బెల్లం వేసి చేయి స్వీట్ లాగా అదే టూ అయితాయి ఇంకొకటి పులిహోర పులిహోర వచ్చేసి నువ్వు మరెంత ప్రొదున్న వస్తావో ప్రొద్దున వస్తెనే నాకు పులిహోర అందుతుంది ఆ పాత చింతపండు తెచ్చి ఉన్నది కద మన ఇంట్లొ ఆ పాత చింతపండుతోని మరిగించేసేయి రేపు పులిహోర రేపు పులిహోర పులుసు వేయి రేపు పులిహోర ఫుల్ చేసి ఎల్లుండి డైరెక్ట్గా రైస్ ఉంటే పులిహోర కలుపుకొని తీసుకెళ్ళచ్చు ఈ మూడు రకాలు చేసి గారెలవి ఒకటి పునుగులవి ఒకటి ఈ పులిహార ఒకటి ఆ స్వీటు స్వీటు వెరైటీగా ఏదన్నా చేస్తే బాగుండు ఊరికే సీరా రొటీనే అయితుంది కదా పరమాన్నం లాగా చేస్తావా ఆ మన బెల్లం ఉంది కదా ఇంట్లా ఆ మెత్తగా కొద్దిగా పప్పు ఆ పల్లి పొడి జీడీ ప్ మన ఖాజు అవన్నీ పౌడర్స్ పట్టుకో రేపు పట్టి పెట్టు అవన్నీ వేసి మంచిగా లూజ్గా ఉంగుండేటట్టుగా చేయి ప్రసాదం కొద్దిగా ఎక్కువ ఎక్కువనే ఉండాలి నువ్వు మరి నీతోని ఎవరన్నా తోడుకు తీసుకొచ్చుకుంటావా నీ ఇష్టం అని ప్రసాదాలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఎందుకంటే మనకు ఇంటి దగ్గరనే ఇంటి ముందుట్నే ఉంది కాబట్టి గణేష్ ది ప్రసాదాలు పెడితే కొద్దిగా బెస్టు సార్ అట్లా అంటున్నాడు పూజకు ఎట్లైనా వినాయకుడు దగ్గర లాస్ట్ రోజు వీలైతుంది మనకు కాబట్టి ఆ రోజు ఎక్కువ ప్రసాదాలు పెట్టి చేస్తే బెస్ట్ కదా మరి నువ్వు అవ్వన్నీ ఇంకేమన్న పడతయో నాక్ సార్కి సార్కి చెప్తే తెస్తడు నేను తీసి తెప్పిస్తా అవ అవన్నీ చూసుకో ఒకసారి కాజు గిట్ల అవన్నీ ఉన్నయా లేవా చూసి చెప్పు సార్కి ఆ సరే ఓకే